అవునండి నేను మాధురిని మాట్లాడుతున్నాను అండి ఎవరు అవునండి ఈ మంత్ ఎండింగ్ అండి

అవునండి ఓకే

ఫుడ్ కూడా మీరే ప్రిపేర్ చేస్తారా చెప్పండి

లేదండి రోజు అంతా అదే అనుకుంటున్నాం అండి ఇంకో దానికి మరి మీరు ఫైనల్ ప్రైస్ అది చెప్తే మేము అప్పుడు డిసైడ్ అవుతాం అండి మీరు ఫైనల్ ప్రైస్ అది చెప్తే మేము అప్పుడు డిసైడ్ అవుతాం అండి

అవునవును అవునండి మీకు ఇవ్వాలి అనే కదా మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది మీకు ఇద్దాం అనే కదండి అప్రోచ్ అయ్యింది

సరే అండి సరే అండి మా వారితో డిస్కస్ చేసి మీకు మండే కాంటాక్ట్ అవుతాను మేము అప్డేట్ ఇస్

అవును అవును ఓకే ఓకే అండి నేను రేపు ఫోన్ చేసి మీకు చెప్త్ ఓకే అండి ఓకే అండి ఉంటాను అండి